నేను చదువుకునే రోజుల్లో ఎక్కువ ఆడటానికి వెళ్ళేవాడిని ఈ మధ్య కాలంలో అయితే చూడటం మాత్రమే చేస్తున్నాను ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో చాలా ఆటలు ఆడుతూ ఉండేవాన్ని మా స్నేహితులతో కలిసి అందులో మా ప్రాంతంలో ఎక్కువగా ఆడే ఆటలు ఏంటంటే ఒకటి క్రికెట్ మరొకటి వాలీబాల్ అలాగే షటిల్ కూడా అంటే బ్యాడ్మింటన్ అంటారు కదా ఆ మూడు కూడా మేము చాలా ఇష్టంతో ఆడతాము అంటే క్రికెట్ అనేది ఒక పదకొండు మందితో కలిసి ఆడేది కాబట్టి మా స్నేహితుల అందరి చదువుకునే వాళ్ళు అప్పుడు లేకపోతే ఇంటి దగ్గర ఉన్న స్నేహితులు మొత్తం అందరం కలిసి ఈ క్రికెట్ అనేది ఆడటానికి వెళ్ళే వాళ్ళము మొత్తం అందరం ఎంతో ఉత్సాహంతో ఎన్నో ఆటలు ఆడుతూ ఉండే వాళ్ళము క్రికెట్ వాలీబాల్ అని ఇంకా బ్యాడ్మింటన్ అంటారా మేము మా చర్చి ప్రక్కనే ఒక చిన్న కోర్టు అనేది తయారు చేసుకున్నాము చిప్స్ పొడి అలాంటివి అన్నీ వేసుకొని మేము ఒకప్పుడు ఇప్పుడు కాదండి ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం మేము అక్కడ షటిల్ కోర్ట్ వేసుకోవడం అక్కడ ఆడుకోవడం ఇలాంటివన్నీ చేసాము ఉదయాన్నే లేచి ఆరింటికి లేచి ఒక ఆరు టూ ఆరు నుంచి ఒక ఎనిమిది తొమ్మిదింటి వరకు అలా ఆడుతూనే ఉండే వాళ్ళము ఇంకా స్థానిక క్రీడలు అంటే కనుక కబడ్డీ ఎక్కువగా ఆడతారు మా ప్రాంతంలో మళ్ళీ కొంత మంది ప్రతీ రోజు ఉదయాన్నే దానికోసం మళ్ళీ కసరత్తుల వంటి ఎక్ససైజ్ లాంటివి చేస్తూ ఉంటారు కూడా ఆ చేసి అంటే కాసేపు పరిగె పరిగెత్తడం మరి కాసేపు వ్యాయామం లాంటి చేయడం అలాగే కబడ్డీ కోర్టులో కోర్టులోకి వెళ్ళి కొంత మంది కూతకు వెళ్ళడం కొంత మంది వచ్చిన వాడిని పట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ప్రతీ రోజు వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తూ ఉంటారో ప్రాక్టీసు దాని మీదే వారికి వారు ఫ్యు భవిష్యత్తులో ఆడే ఆటల మీద దాని మీద ఆధారపడి ఉంటుంది వారు చేసే ప్రాక్టీస్ మీద ఇంకా చెప్పాలంటే ఇలాంటి ఆటలు మేము వాలీబాల్ ఒకటే ఆడతారు వాలీబాల్ మా ఇంటికి మా ఇంటి దగ్గరలోనే ఒక ఖాళీ స్థలంలో కోర్టు అనేది వేసుకొని అప్పుడప్పుడు మామూలు మ్యాచ్లు ఆడతారు అలాగే కొన్ని బెట్టింగ్ మ్యాచ్లు కూడా ఆడుతూ ఉంటారు బెట్టింగ్ మ్యాచ్లు అంటే ఎంతో కాదులెండి మా మహా అనుకుంటే ఒక వంద రూపాయలు రెండు వందల మించి ఎప్పుడు వేయలేదు అనుకోండి మాకు తెలిసి అలాగే క్రికెట్ కూడా చాలా మంది టోర్నమెంట్లు కట్టా వెళతారు అలాగే మా ప్రాంతంలో ఉన్నవారు కూడా ఒకసారి టోర్నమెంట్ అనేది పెట్టడం జరిగింది అది ఎంత ఇష్టం పడి ఇలా చేద్దాము అలా చేద్దాము అనుకొని అందరం అనుకొని మరి టోర్నమెంట్ పెట్టడం జరిగింది ఆ టోర్నమెంట్లో మా ప్రాంతం ఒకటి మా ప్రాంతంలో ఉన్న టీమ్ కూడా ఒక టీమ్గా ఆడటం జరిగింది మేము ఫైనల్స్ వరకు కూడా వెళ్ళడం కూడా జరిగింది స్థానిక క్రీడలు అంటే ఇంకా ఆడవారికి వచ్చేసి స్థానిక క్రీడలు ఖో తొక్కుడు బిళ్ళ లేకపోతే అష్టాచెమ్మా ఖోఖో ఇలాంటివన్నీ ఆడుతూ ఉంటారు మాకు అయితే కనుక మేము అబ్బాయిలు లేకపోతే మగవారు ఎక్కువగా ఆడే ఆటలు ఏమున్నాయి అంటే చెప్పినట్టుగా క్రికెట్ ఎక్కువగా ఆడతారు వేసవి సెలవుల్లో అయితే మరీ ఎక్కువగా ఆడతాము దాని తరువాత బ్యాడ్మింటన్ ఒకటి ఆడే వాళ్ళము ప్రస్తుతం ఇప్పుదు అంటే మాకు నాకు ఇష్టమైన ఆటల్లో నేను ఇప్పుడు ఎక్కువగా ఆడటానికి నాకు సమయాన్ని అయితే కుదరట్లేదు ఇంకా ఇప్పుడైతే కనుక నేను చూడటానికి ఎక్కువ ఆశపడుతున్నాను ఎలాగ అంటే క్రికెట్ అనేది క్రికెట్ ఉన్నచోట అయితే కూర్చొని ఎలా ఆడుతున్నారు ఇలా ఆడుతున్నారని ఆడుతూ చూడటం అనేది జరుగుతుంది అలాగే వాలీబాల్ అయితే కనుక ఎవరు ఎక్కువ పాయింట్లు వచ్చాయి లేకపోతే ఎవరు బాగా ఆడుతున్నారు లేకపోతే సాయంత్రం ఆ పని అంతా అయిపోయిన తరువాత వెళ్ళి కుర్చొని ఆ ఆటని చూడటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి నాకు నేను చెప్పినట్లుగా ముందుగు చూడ్డానికన్నా వయసులో ఉన్నప్పుడు ఆడటానికి ఎక్కువ ఇష్టపడేవాన్ని ప్రస్తుతం అయితే గనుక నేను చూడటానికి ఆసక్తి చూపుతున్నాను టీవీలో చాలా ప్రోగ్రాములు వస్తూ ఉంటాయి క్రికెట్ అయినా అవచ్చు ఐపీఎల్ అప్పుడు ఐపీఎల్ జరుగుతుంది అలా ఐపిఎల్ మ్యాచులైనా అవ్వొచ్చు లేకపోతే బ్యాడ్మింటన్ మ్యాచులు ఇంటర్నేషనల్ మ్యాచులు జరుగుతూ ఉంటాయి అవి కూడా చూస్తూ ఉంటాను అవి కాకుండా మనం ఇంకా చెప్పాలనుకుంటే కబడ్డీ మొన్న ప్రో కబడ్డీ కూడా జరుగుతూ ఉన్నాయి అవి కూడా నేను క్రమం తప్పకుండా టీవీలో వచ్చినప్పుడు ఖాళీ ఉన్నప్పుడల్లా చూస్తూ ఉండేవాడిని